బైకింగ్ చేసేటప్పుడు మీరు ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకునే కొన్ని ముఖ్యమైన భద్రతా పరమైన అంశాలు ఏమిటి బైకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ హెల్మెట్ అండి ఏది ఉన్నా లేకపోయినా హెల్మెట్ అయితే కంపల్సరీ ఫస్ట్ ఫస్ట్ ముఖ్యమైనది అది ఇంకా మన ఇండియాలో ఎక్కువ వాడరు అసలైతే కానీ ప్రతి ఒక్కళ్ళూ జాకెట్స్ రైడింగ్ గేర్స్ అంటే నార్మల్గా చిన్న చిన్న బైకులకైతే అవసరం లేదు పెద్ద పెద్ద బైకులు తోలేటోల తో అంటే ఎక్కువ సిసి ఉన్న బైకులు తోలే వాళ్లకి కంపల్సరీ జాకెటు ఇంకా గ్లౌజెస్ గ్లౌజెస్ బూట్స్ ఇవన్నీ కంపల్సరీ చాలా ముఖ్యమని చెప్పుకోవాలి ఇంకా ఇంకా ఏంటిదంటే హెల్మెట్ కంపల్సరీ నెక్స్ట్ మనం రోడ్లమీద పోయేటప్పుడు ఎక్కువ స్పీడ్ పోవద్దు ఇప్పుడూ ట్రాఫిక్లో ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ స్పీడ్ పోతే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్లు ఉన్న చోట్లల్లా సిటీస్లలో ఎక్కువ స్పీడ్ పోవద్దు ఇంకా ఒక లైన్లోనే కరెక్ట్గా వెళ్ళాలి ఒక ఇంకో లైన్లో మారడాలు అవి ఇవి చేయొద్దు దానివల్ల ఏమైద్ది వెనుక వచ్చేవాళ్ళు అటు నుండి ఇటు నుండి వచ్చేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు యాక్సిడెంట్స్ అవుతాయి అందుకనే ఒకటే లైన్లో మాక్సిమం సాధారణమ సాధారణమైనంత వరకు ఒకటే లైన్లో పోయేటట్టు ఒకటే లైన్లో పో యేటట్టు చూసుకోవాలి ఇంకా ఇంకా సిగ్నల్ పడగానే ఆగాలి కంపల్సరీ లేకపోతే సిగ్నల్ పడినా కూడా పోతా అంటే పోతే ఏమైతుంది అటు అటు వాళ్ళకి ఇంకో సైడ్ రోడ్డు వాళ్లకి గ్రీన్ సిగ్నల్ పడుతుంది వాళ్ళు వస్తారు యాక్సిడెంట్స్ అవుతాయి అనవసరంగా అందుకనే ఎప్పుడు కూడా సిగ్నల్స్ పడ్డప్పుడు ఆగాలి నెక్స్ట్ ఇంకా మీ బండికి సైడ్ మిర్రర్స్ ఉన్నయి రెండు అనేది కంపల్సరి ఉండాలి దానివల్ల ఏందంటే ఇప్పుడూ మీరు ఒక ఒక దగ్గర మల్లాలి మీరు వెనుకకి తల తిప్పి చూసి మళ్లే లోపు ముందర ఏదో ఒకటి అడ్డు వస్తుంది గుద్దుకుంటావు యాక్సిడెంట్ అవుతుంది కింద పడతావు కాలో చేయొ ఇరుగుతుంది అదే మిర్రర్ ఉంది అనుకోండి మిర్రర్లో చూసుకోవచ్చు వెనుక ఏం వెహికల్స్ వెనుక ఏం బళ్ళు వస్తున్నాయి ఏమి కార్లు వస్తున్నాయి మనం ఇప్పుడు మళ్ళొచ్చా లేకపోతే కొంచెం స్లో అయ్యి మళ్ళాల అట్లా అట్లా అనమాట అట్లా యూస్ అవుతుంది అట్లా సైడ్ మిర్రర్స్ యూస్ అవుతాయి ఇంకా అదే కాకుంటా ఇప్పుడూ మనం ఒక లైన్లో పోతున్నాం ఆ లైన్లో నుండి పక్క లైన్కి రావాలంటే మనం ఇట్లా వెనుకకి తిరిగి చూస్తాం సైడ్ మిర్రర్ లేకపోతే అదే సైడ్ మిర్రర్ ఉంది అనుకోండి మిర్రర్లో ఇట్లా కొంచెం సైడ్కి తిరిగి చూస్తే వెనుక నుండి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది కనిపిస్తుంది మంచిగా మనం చూసుకొని మళ్లొచ్చు ఇంకా మనం మనం హైవేలమీద పోయేటప్పుడు అయితే హైవేల మీద పోయేటప్పుడు అయితే ఇంకా చాలా భద్రత అంటే చాలా దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కువ ఓవర్ టేక్లు చేయవద్దు ఎక్కువ స్పీడ్ పోవద్దు మనం ఎప్పుడూ మిడిల్లో అట్లా పోవద్దు అన్నమాట ఎప్పుడు మంచిగా సైడ్ అమ్మటే పోవాలి హైవేలో పోతే లేకపోతే ఓవర్ టేకులు చేసేటప్పుడు ఎవరైనా స్పీడ్గా వస్తే కారు వాళ్లు వాళ్లు వీళ్లు యాక్సిడెంట్స్ అవుతాయి మన ప్రాణాలకు నష్టం కాబట్టి వీలైనంత వరకు చాలా స్లోగా చూసుకొని మిర్రర్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని పోవడం బెస్ట్ ఇంకా మన బండిలో పెట్రోల్ ఎప్పుడు మినిమం మైంటైన్ చేయాలి మినిమమ్ ఒక్క లీటర్ రెండు లీటర్లు ఉంచుకోవాలి ఎప్పుడైనా లేదనుకోండి ఏదైనా పోయేటప్పుడు ఎక్కడైనా మధ్యలో ఆగిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతేకాకుండా ఎప్పుడూ మన బైకు ఎప్పుడూ మన బండిని కిలోమీటర్స్ ఇన్ని కిలోమీటర్స్ తిరిగినాక సర్వీస్ చేపియాలని ఉంటుంది అది ఎప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి ఇన్ని కిలోమీటర్స్ తిరిగినయా వెంటనే సర్వీసింగ్కి ఇచ్చేయాలి అట్లా లేకపోతే బండి మధ్యలో ఆగిపోవడం ఎక్కడైనా ఒక దగ్గర అయ్యయో కరాబు కావడం అట్లా అవుతుంటాయి ఇంకా ఇంకేందంటే బ్రేక్స్ బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్ మన బండిలో బ్రేక్స్ లేనిదే మనం ఆపలేం యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి బ్రేక్స్ ఎప్పుడైనా కరాబు అయినట్టు అనిపిస్తే వెంటనే కొత్తవి మార్పించు కోవాలి అదొకటి చూసుకోవాలి ఎప్పుడు ఇంకా మన బండిలో ఎప్పుడు టైర్లల్లో గాలి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే బండి మైలేజ్ ఇవ్వదు ఎక్కడికైనా పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాడకాలు ఏంది అని అడిగితే ఇప్పుడూ వాళ్ళ హెల్మెట్లలో కూడా చాలా రకాలు ఉంటాయి కొన్ని ఏమో స్టాండర్డ్ హెల్మెట్స్ ఉంటాయి కొన్ని ఏమో బయట రోడ్ల మీద దొరికే హెల్ హెల్మెట్స్ ఉంటాయి రోడ్ల మీద అమ్మే హెల్మెట్స్ ఆ రోడ్లమీద అమ్మే హెల్మెట్స్ చాలా తక్కువ రేటు ఉంటాయి కానీ అవి మనం కింద పడినప్పుడు ఏమాత్రం సహాయం చేయవు అన్నమాట అవి ఎందుకంటే అది తయారు చేసే విధానం అట్లుంటది ఇగ ఆ రోడ్ల మీద దొరికే హెల్మెట్లు కొనుక్కొని పెట్టుకొని పోతే ఆక్సిడెంట్ అయితే ఆ తలకాయకు ఏదన్న దెబ్బ తాకితే ఆ హెల్మెట్ పగిలిపోతుంది ఉట్టిగనే మనం కింద పడితే ఆ హెల్మెట్ పగిలి ఆ హెల్మెట్ ముక్కలే ఇంక మనకు గుచ్చుకొని మనం చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి హెల్మెట్ ఎప్పుడైనా మంచి కంపెనీది మంచి స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కోవాలి దానివల్ల ఏమవుతదంటే నువ్వు ఇప్పుడు కింద పడ్డా కూడా ఆ హెల్పెట్ ఉంటుంది కాబట్టి ఆ హెల్మెట్ పగలదు ఎందుకంటే మంచి మంచి మెటీరియల్తోటి తయారు చేస్తారు దాన్నీ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి మీరు కింద పడ్డ ఏం కాదు కాబట్టి అది చూసుకుని మంచి హెల్మెట్స్ మాత్రమే కొనుక్కోవాలి కొనుక్కుంటే మీ ప్రాణాలు యాక్సిడెంట్ అయినా కూడా చిన్నపాటి దెబ్బలుతోటి బయటపడవచ్చు అదన్నమాట ఇంకా ప్రయాణంలో మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంచుకుంటారు

విషయానికి వకొస్తే మీరు ఫస్ట్ బండి తోలాలంటే మీకు ఫస్ట్ లైసెన్స్ ఉండాలి అండి మీకు లైసెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే డైరెక్ట్ బండి సీజ్ చేస్తారు అది తెలిసిందే మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు లైసెన్స్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి మన దగ్గర ఇంక దాని తర్వాత ఇంక మేజర్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎప్పుడైనా మనం బండికి ఇన్షూరెన్స్ చేయించుకుని ఉండాలి ఇంకా ఇన్సూరెన్స్లో కూడా రకాలు ఉంటాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

నన్ను అడిగితే అయితే ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బదులు ఫుల్ కవరేజ్ పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని గుద్దితే వాళ్ల బండికి మాత్రమే పైసలు వస్తాయి అనమాట మనకి ఏమి రావు అదే మనము ఫుల్ కవరేజ్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం అనుకోండి మనం వాళ్ళు వచ్చి మనలు గుద్దినా మనం పోయి వాళ్ళని గుద్దినా మనం పోయి వాళ్ళని గుద్దినా వాళ్ళు వచ్చి మనల్ని గుద్దినా ఎట్లైనా సరే వాళ్ళకి పైసలు వస్తాయి మనకి పైసలు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా ఇన్షూరెన్స్ ఫుల్ కవరేజ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెస్ట్ నా దృష్టిలో అయితే ఇంకా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇంకా ముఖ్యమైన డాక్యుమెంట్స్ పొల్యూషన్ చెక్ పొల్యూషన్ చెక్ మన హైదరాబాద్ అలాంటి సిటీలల్లా అయితే పొల్యూషన్ చెక్ కంపల్సరీ అడుగుతారు అది ఒకటి మెయిన్ డాకుమెంట్ అనే చెప్పుకోవాలి క్యారి చేయడంలో ఇంకా ఇంకా మెయిన్ డాక్యుమెంట్స్ అంటే ఆర్సి అసలు విషయం మర్చిపోయిన ఆర్సి అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఎందుకంటే బండి రిజిస్ట్రేషన్ అదే కాబట్టి ఆర్సి అనేది కంపల్సరీ క్యారీ చేయాలి అది లేకపోతే పోలీసు వాళ్ళు బండి సీజ్ చేస్తారు ఆర్సి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆ బండి నీదనే చెప్పుకోవడానికి ఆ బండి నీదని ప్రూవ్ చేయాలంటే ఆర్సి కంపల్సరీ ఆర్సి మీద అన్ని డీటైల్స్ ఉంటయి బండి డీటైల్స్ అన్ని డీటైల్స్ ఉంటాయి ఇవి మెయిన్ డాకుమెంట్స్ బండి మీద ఎక్కడికైనా పోయేటప్పుడు ఇంకొక మెయిన్ డాక్యుమెంట్ మా దగ్గర పెట్టుకోవాల్సింది మన ఆధార్ కార్డు కాని మన పాన్ కార్డు కాని పెట్టుకోవాలి ఆధార్ కార్డు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆధార్ కార్డో ఏదో ఉంటే అదే మన ఫోన్ నెంబరో లేకపోతే ఇంటి పేరో ఏదో ఒకటి ఉంటుంది మన ఇంటి అడ్రసో ఏదో ఒకటి ఉంటుంది దాని బట్టి వాళ్ళు ఎవరైనా సరేకాని మన ఇంటోళ్ళకి చెప్పడానికి యూస్ అవుతుంది డాక్యుమెంట్ కాబట్టి ఆ డాక్యుమెంట్ కూడా దగ్గర పెట్టుకోవడం చాలా